నాకు అవకాశం ఇస్తే మాత్రం అంటే వేరే దేశానికి వెళ్ళినా మన బారత దేశానికైనా మన రాష్ట్రమైనా అంటే మన కళలను చూపించడం మాది తెలంగాణ కాబట్టి ఎక్కువ అంటే చాలా కళలు ఉంటాయి ఒకవేళ ఆర్ట్కి సంబంధించి అయినా అయినా క్రాఫ్ట్కి సంబంధించి అయినా కానీ మన కల్చర్ అంటే ఇక తెలుసు కాబట్టి అందరికీ బోనాలు ఉంటాయి ఇక్కడ బతుకమ్మ ఆడతారు ఇంకా ట్రైబల్స్ వాటి గురించి నేను వాటి గురించి మాత్రం చాలా చూపించాలి అనుకుంటున్నాను అవకాశం వస్తే మాత్రం తప్పకుండా నేను రుజువు చేసుకుంటాను అంటే ఇవి అందరికీ కూడా తెలియాలి అంటే ఎక్కడ అక్కడ ఏమిమి జరుగుతాయి ఏ దేశాలలో ఎక్కువ ప్రసిద్ధి చెందింది అని ఇంకా చాలా చూపించాలి